బైక్ పైన ప్రయాణం అంటే ఎన్నో మంచి అనుభూతులు గుర్తుకు వస్తాయి ప్రపంచంలో అనగా భారత దేశంలో నేను ఎన్నో వేరే వేరే చోట్లకు నేను తిరిగాను బైక్ మీద వెళ్ళడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది వాటిలో ముఖ్యంగా మాట్లాడుకుంటే నాకు గుర్తు ఉండిపోయే కొన్ని మంచి మంచి స్థలాలు కొన్ని ఉన్నాయి మొదటిగా లడఖ్ వెళ్ళాను లడఖ్ వెళ్ళినప్పుడు ఎందరో కొత్త కొత్త మనుషులను కొత్త కొత్త వాతావరణాన్ని వారి పద్ధతులను వారి వస్త్ర వైఖరిని ఇగో ఇలా ఎన్నెన్నో చూసుకుంటు వాళ్ళ కొత్త కొత్త అనుభూతులతో ఎంతో ఆహ్లాదకరంగా మంచిగా జరిగింది నా ప్రయాణం అక్కడికి వెళ్ళాళ్ళాక నాకు మొదటిగా అక్కడ మంచు కానీ మంచి పర్వతాలు కానీ అక్కడి చలి ఇంకా లడఖ్ వెళ్ళాలన్నా ఆశ మొత్తం అంతా ఒక్కసారిగా అక్కడికి వెళ్ళాక మంచిగా తీరింది అలాగే బైక్ పైన వెళ్ళడం ఎంతో బాగుంటుంది నిజంగా అది వర్ణ వర్ణనాతీతం ఎందుకంటే బైక్ పైన ప్రయాణం అనగా మనకు ఎంతో కష్టంతో కూడుకున్న పని అయినా కానీ ఇష్టంతో వెళ్ళే ప్లేసెస్కి మనం ఎంతో సంతోషంగా వెళ్తాం దాంట్లో మొదటిది లడఖ్ ఇంకా వస్తు ఉంటే రిటర్న్లో ఢిల్లీని చూసుకుంటు అలాగే మంచిగా పక్కన ఉన్న ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ రాజస్థాన్ ఎడారులు అలాగే ఇంకా గుజరాత్ ఇట్లా వేరువేరు ప్రాంతాలకి ఎంతో తిరిగి చివరికి సౌత్ సైడ్ ఉన్న కర్ణాటక కేరళ ఇలా పచ్చని మం ఎంతో పచ్చని ఆహ్లాదకరమైన చోట అవి కర్ణాటక ఇంకా కేరళ వారి పద్ధతులు ఎంతో బాగుంటాయి ఎందుకంటే నేను బైక్ పైన వెళ్ళి చూసినప్పుడు ఎంతో కొత్తగా అనిపించింది నేను వెళ్ళిన నా ప్రయాణం కూడ ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది కేరళకు ఇంకా కర్ణాటకకు వెళ్ళినప్పుడు అలాగే మా స్నేహితులతో కలిసి నేను గోవాకు కూడా వెళ్ళాను అక్కడ కొత్త కొత్త కల్చర్ని చూశాను ఎంతో మంచిగా ఉంటుంది అలాగే ఉత్తరప్రదేశ్కి కానీ ఇంకా మధ్యప్రదేశ్కి కానీ ఒకసారి భోపాల్ వెళ్ళాము అక్కడ అయితే ఎంతో మంచి మంచి వ్యక్తులు వారు విధానాలు వారు మనుషులని మంచిగా మర్యాదగా మాట్లాడటం వారు మర్యాద పూర్వకంగా మనకి అన్నీ చేయడం అలా ఎన్నెన్నో బైక్ మీద వెళ్ళినప్పుడు నాకు ఎంతో గుర్తు ఉండి పోయాయి ఇంకా దాని తర్వాత వైస్ విశాక్ వైజాగ్ అనగా విశాఖపట్నం విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ బీచ్ ఇంకా అక్కడి ప్రాంతంలో ఆంధ్ర వాళ్ళు వారి పద్ధతులను చూసినప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది మొట్టమొదటిగా మనం మాట్లాడుకుంటే తెలంగాణ హైదరాబాద్లో ఎంతో బాగుంటుంది హైదరాబాద్ బైక్ పైన వెళ్ళినప్పుడు నాకు కలిగిన మంచి అనుభూతిలో ప్రత్యేకమైనది హైదరాబాదు ఆ చోటికి వెళ్ళినప్పుడు అక్కడి మనుషులు అక్కడి కల్చర్ అన్నా అక్కడ ఉన్న పరిసరాలు ఇంకా ప్రాంతాలు ఎన్నెన్నో చూసాను హైదరాబాద్లో గుర్తించదగినవి గుర్తించలేనేవి ఎన్నెన్నో ఉన్నాయి అన్నీ దాంట్లో బైక్పై తిరుగుతు అలా విహారయాత్ర చేస్తు మంచిగా దాదాపు ఇండియా మొత్తం కవర్ చేసాను భారతదేశంలో మాత్రం నాకు గుర్తు ఉండి పోయేలాగా తిరిగింది లేదా నాకు మంచి అనుభూతిని ఇచ్చినవి మంచిగా కొత్త కొత్త పాటలను నేర్పినవి ఇంకా బైక్ పైన ప్రయాణం అనగా అందరు కష్టం అని అనుకుంటారు కానీ ఇష్టంగా వెళ్ళిన ప్లేసెస్ కాబట్టి ఆ చోటు నన్ను నా కష్టాన్ని కూడా ఒక మంచి సుఖంగా మంచి మంచి చోట్లను చూపిస్తు ఒక బైక్ పైన వెళ్ళే ప్రయాణికులకి ఏవేవి అయితే చూడాలో అన్నీ చూసేసాను ఒక భారతదేశంలో మొత్తంగా ప్రత్యేకమైన స్థలాలను అనగా తూర్పు దిక్కు పడమర ఉత్తర దక్షిణ ఇలా నాలుగు దిక్కులకు మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళి అక్కడి ప్రాంతాలని చూస్తు వాటిని ఎంతో గుర్తు ఉండేలాగా ఆ ప్రాంతాలు అన్నీ మైమరిపించాయి వాటిలో ముఖ్యమైనవి లడఖ్ అనుకోవచ్చు హైదరాబాద్ అనుకోవచ్చు విశాఖపట్నం కర్నాటకాలో మునిరాబాద్ కేరళలో తిరువనంతపురం ఇలా గోవా ఇలా ఎన్నెన్నో మంచి మంచి స్థలాలకి నేను వెళ్ళి ఎంతో బాగుంది బైక్ పైన ప్రయాణం